ఈమధ్య కాలంలో కోళ్ల పెంపకం అనేది ఎక్కువగా జరుగుతుంది కొందరు రైతులు కోళ్ల ఫార్మ్ ద్వారా కోళ్లను పెంచుతుంటే ఇంకొందరు వారి ఇంటి పెరట్లో నుంచి మరికొన్ని కోళ్లను పెంచుకుంటున్నారు ఇలా కోళ్ల సాగుబడి ఎక్కువగా సాగాలంటే వాటి సంతానోత్పతి కార్యక్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి అలా కోళ్ళతో జత జతకట్టే కోడిని మనం మంచిగా ఎంచుకోవాలి వాటిని అన్ని విధాలుగా పరిశీలించాలి వాటి జాతి వాటి బరువు వాటి రంగు వాటి ఆరోగ్యం వాటి ఎత్తు వాటి బలం ఇలాంటి రకరకా విధం వాటి ద్వారా దాని కోడిని మనం సెలెక్ట్ చేసుకోవాలి అలా ఎంచుకున్న కోళ్ళ తోటే వారి సంతానోత్పత్తి కార్యక్రమాన్ని చేకూర్చాలి అలా జోడు కట్టించాలి అలా చేయలేదంటే దానితో పుట్టే పిల్లలు మరి ఆరోగ్యంగా ఉండవు అవి కూడా కొన్ని బలహీనతతో పుడతాయి కుంటిగా గుడ్డిగా అలా పుడతాయి వాటి ద్వారా మనకు ఎక్కువ ఆదాయం రాదు అలాగని వాటి సంతానోత్పత్తి అందుకే వాటి తల్లి యొక్క సంతానోత్పత్తి కార్యక్రమంలో కొన్ని జాగ్రత్తలు తీసుకొని అప్పుడు ముందే ఆరోగ్యంగా ఉండే ఒక పుంజుతో సంతానోత్పత్తి కార్యక్రమం చేయించాలి అలాగే జోడు కట్టించేటప్పుడు కొన్ని కొన్ని సూచనలు తీసుకోవాలి అలాగే లక్షణాలు అలాగే వాటిలో ఆరోగ్యం పరీక్ష పరిగణలోకి తీసుకొని ఆ కార్యక్రమాన్ని చేపట్టాలి అలా జరిగిన తరువాత పుట్టిన పిల్లలని బాగా రక్షించుకోవాలి వాటికి ఆరోగ్యవంతమైన దానిని అలాగే మంచి సదుపాయాలు కలిగిన గదిలో పెట్టాలి అలాపెట్టలేదంటే కుక్కలు గద్దలు కాకులు వచ్చి ఆ పిల్లలని చంపేస్తాయి అలాగే ముంగిసలు కూడా ఈ మధ్య ఎక్కవ అవుతున్నాయి వాటి అవి కూడా వచ్చి చంపేస్తాయి అందకని ఆ చిన్న పిల్లలను బాగా రక్షించుకోవాలి ఆ చిన్నపిల్లలకు వారానికి ఒకసారి అయినా మందులు లేదా టానికులు తాగించాలి వాటికి మంచి ఆరోగ్యవంతమైన దాణను పెట్టాలి మంచినీరు కూడా వారానికి చెక్ చేస్తూ ఉండాలి రోజు రోజు చెక్ చేస్తూ ఉండాలి అలా కోళ్లను బాగా సాగుతూ ఉండాలి ఇలా పెద్దయ్యాక మళ్ళీ అదే కోళ్లను మళ్ళీ వాటి సంతాన ఉత్పత్తి కార్యక్రమంలో పెట్టి వాటి మంచి పుంజును మళ్ళీ ఎంచుకొని వాటితో మళ్ళీ జత కట్టించాలి అలా జోడి కట్టించిన తర్వాత మళ్ళీ ఇంకొన్ని పిల్లలు పుడతాయి వాటితోటి కూడా మనం ఆదాయం పెంచుకోవచ్చు ఓకే ఒకప్పుడు కొన్ని కోళ్లు అలా పిల్లలు కన్నా తర్వాత కొన్ని గద్దలు కుక్కలు నక్కలు అలా వచ్చి వాటిని చంపేస్తాయి ఆ చంపకుండా ఉండడానికి వాటిని ఒక ప్రదేశంలో పెట్టాలి అది కూడా మంచి రక్షణ కలిగిన ప్రదేశంలో వాటికి మంచి రక్షణ కల్పించాలి అలాగే నీ ఎండలో ఉండకూడదు నీళ్లు రాకూడదు చలి పెట్టకూడదు అలాంటి ప్లేస్లో పెట్టాలి చిన్న పిల్లలు కదా వాటికి మంచి దాణ మంచి ఆరోగ్యవంతమైన దాణ నీరు అలాగే ఔషధాలు కూడా ఇవ్వాలి వారానికి ఒకసారి టానికులు కూడా తాగించాలి మంచిగా రేటు ఉన్న దాణలు పెట్టాలి అలాంటి అప్పుడే ఆ చిన్న పశువులు కూడా పెరుగుతాయి ఆరోగ్యంగా లేదంటే అవి మధ్యలో చనిపోతూ ఉంటాయి వాటిని రోజు పరి పరిశీలిస్తూ ఉండాలి అలా పరిశీలించకపోతే ఏదో ఒక రోగం వచ్చి అన్నీ చనిపోతాయి అలా జరగకుండా ఉండాలంటే రోజు రోజు వాటిని పరిశీలిస్తూ ఉండాలి ప్రతి ఒక్క దాన్ని బరువు చెక్ చేస్తూ ఉండాలి వాటి ఆరోగ్యం రంగు బరువు జాతి అలా ఎత్తు అన్ని చూస్తూ రోజు రోజు మనము ఒక పుస్తకంలో రాస్తూ ఉండాలి అలా రాస్తూ ఉంటే వాటి యొక్క పెరుగుదల అనేది తె ఏర్పడుతుంది వాటి బరువు కూడా రోజు రోజు పెరిగేటట్టు మనం చూసుకోవాలి వాటి తగినంత దాణ అనేది మనం వెయ్యాలి ఆ చిన్న పిల్లలకి ఆ చి దాణ ఇచ్చినప్పుడు అవి తింటుందా లేదా కూడా చూడాలి అలాగే ఆ షెడ్డును కూడా రోజు రోజు క్లీన్ చేస్తూ ఉండాలి ఎలాంటి చెడు వాసన రాకూడదు అలాగే అక్కడ లైటింగ్స్ కూడా బాగుండేటట్టు పెట్టుకోవాలి ఎందుకు అనగా చిన్నపిల్లలకి కొంచెం వేడి ఉంటే అవి బాగుంటుంది వాటికి కొంచెం వేడి తగలాలి అలాంటప్పుడు ఎండలో కాకుండా కొన్ని బల్బ్స్ ఉంటే ఆ బల్బ్స్ పెట్టి మరి వాటికి వేడి పుట్టేటట్టు చేసి వాటికి కొంచెం ఒళ్ళు అనేది ఇదవ్వాలి వెచ్చగవ్వాలి అయ్యి అయినప్పుడు వాటి ఎదుగుదల అనేది పెరుగుతుంది అలాగే ఏదైనా అనారోగ్యంగా ఉందంటే వాటిని వెంటనే హాస్పిటల్కి లేదా ఒక డాక్టర్కి చూపించి వెటర్నరి డాక్టర్కి చూపించి మందులు రాయించుకొని వాటికి పెట్టాలి అలా పెట్టకపోతే అవి చనిపోయే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అప్పుడు మనకు లాభాలు కాకుండా నష్టాలు ఏర్పడే ఛాన్సస్ ఎక్కువ ఉంటాయి అలా కాకుండా దాన్ని అట్లాగే వదిలేస్తే అదే రోగం వేరే కోళ్లకు పట్టి మరి అన్ని చనిపోతాయి అలా కాకుండా ఉండాలంటే మనం డాక్టర్ని తీసుకవచ్చి ఆరోగ్యంగా ఉందా లేదా అనేది చెకప్ చేయించి మరి మందులు అవన్ని రాయించి తీసుకోవాలి